నా యొక్క ఫస్ట్ ప్రోడక్ట్ ల్యాప్టాప్ నేను చదువుకునేటప్పుడు నా యొక్క బయోడేటా తయారు చేయడానికి నా యొక్క ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్స్ రెడీ చేయడానికి అండ్ డాక్యుమెంటేషన్ రెడీ చేయడానికి చాలా బాగా ఉపయోగపడింది తర్వాత నేను జాబ్ చేస్తున్నప్పుడు నా యొక్క కంపెనీ ప్రొఫైల్ తయారు చేయడానికి కానీ అక్కడక్కడ డేటాను ఎక్సెల్ షీట్లో ఎంటర్ చేయడానికి కానీ అండ్ కంపెనీ యొక్క డాక్యుమెంటేషన్ చేయడానికి కానీ అండ్ ఇంటి దగ్గర వర్క్ చేయడానికి కానీ అన్ని విధాలుగా క్యారీ చెయ్యడానికి కానీ చాలా బాగా ఉపయోగపడింది